అవున్ సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ స్టే ఓకే సార్ సార్ అలైవబుల్గానే ఉంది సార్ మీరొచ్చినట్లు అలానే ఏజ్డ్ పీపుల్ కట్ట ఎవరన్నా ఉన్నారా సార్ ఓకే సార్ అయితే సార్ ఏంటి సార్ ఓకే సార్ ఏసీ కాక ఏసీ కారే ఉంటుంది సార్ అంటే డ్రైవర్ ఎక్కడికి రావాలి సార్ కాకినాడలో ఆ రోజు అవున్ సార్ అవున్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మేమాడికి వచ్చిన తర్వాత కాల్ చేయడమనేది జరుగుతుంది సార్ సార్ అంటే మీరు క్యా క్యాబ్ డ్రైవర్ అనేది మీ దగ్గిర ఉంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి క్యాబ్ డ్రైవర్కి ఫుడ్ అన్నది పంపిస్తే మీరే సప్లై చేస్తారా సార్ ఓకే సార్ అయితే మీరే కదా సార్ ఫుడ్ షెల్టర్ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే డ్రైవర్కే డే కూడా మీరు స్టే చేస్తున్నారు కాబట్టి ఎగస్ట్రాగా థౌజండ్ రూపీస్ కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాని మీరు డ్రైవర్కి అనేది పే చేయాలి సార్ ఓకే సార్ అయితే ఓకే సార్ మేం మీకు వాట్సప్ చేస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే నేను మీకు డ్రైవర్కే ఇప్పుడు నేను మీకు సెండ్ చేస్తాను సార్ మీరు నాకు వాట్సప్లో హాయ్ అని పెడితే మీ కార్ డీటెయిల్స్తో పాటు అన్ని పెడతాను సార్